సురేష్ ట్రావెల్ ఏజెన్సీ అండి నేను ఒక పావుగంట క్రితం టాక్సీని బుక్ చేశాను ఇక్కడ నుండి పాలంగి నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి బుక్ చేసుకున్నాను కానీ నా ట్రైన్ త్వరగా రావడం వల్ల నేను వెంటనే బయలుదేర దేరవలసి వచ్చింది కావున నేను టాక్సీని రద్దు చేసు చేసుకుంటున్నాను కానీ నేను అడ్వాన్సుగా ఒక రెండు వందలు మీకు ఆన్లైన్ పేమెంట్ చేశాను అవి నాకు వాపస్సు ఇవ్వవలసినదిగా కోరుచున్నాను నేను ఆన్లైన్ పేమెంట్ చేసింది మొత్తం రెండు వందల రూపాయిలు